అవును చరిత్ర తెలియనివాడు చరిత్రను సృష్టించలేడని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు చరిత్రను అధ్యయనం చేసి భవిష్యత్తుకు బాటలు వేసుకోడం చాలా అవసరం పంతొమ్మిది వందల నలభై రెండులో ఆగస్టు తొమ్మిదిన జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద ఆటం బాంబులు వేయడంతో ఆ ప్రాంతం పూర్తిగా నాశనమయింది ఈ సంఘటన ఒక చరిత్ర నేడు ఈ సంఘటన వినాశనం గురించి భవిష్యత్ తరాల భావి పౌరులుకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది గత చరిత్రకు అధ్యయనం చేసి భావితరాల వారికి మంచి భవిష్యత్తును అందించడమే చరిత్రగా విద్యార్థులకు ప్రబోదించవచ్చు ప్రాథమిక దశలో విద్యార్థులుకు చారిత్రక సాంస్కృతికను సంబంధించినటువంటి రాజ్యాలు రాజులు పరిపాలన గురించి తరగతి గదిలో ప్రబోధించవలసిన అవసరము ఎంతైనా ఉంది